గత కొన్నేళ్లుగా వినోదం అనేది చాలా వి విపరీతంగా పెరిగిపోయినది ఎందుకనగా నేటి సమాజంలో కంప్యూటర్ యొక్క పరికరాలు ఎక్కువైనాయి మొబైలు మరియు కంప్యూటర్ మరియు టీవీ వంటి మొదలగునవి ఎన్నో వస్తువులు వస్తున్నాయి రానున్న కాలంలో ఏందన్నో విషయాలు ఎలక్ట్రానిక్ డివైస్లలో మనకు తెలుస్తుంది ఎందుకంటే ఒకప్పుడు అందరూ కలిసి మెలిసి ఆడుకుంటూ పాడుకుంటూ ఉండేవారు ఇప్పుడు ఈ యొక్క ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చినప్పట్నించి అన్ని వసతులు మనకు తగ్గిపోయాయి మిత్రులతో కలిసేది తగ్గిపోయినది మరియు మిత్రులతో ఆడుకునేది తగ్గిపోయినది నేటి తరం పిల్లలు మొ మొబైల్ గేమ్స్ అని ఫోన్లకు అలవాటు అయిపోయి ఫోన్లల్లో ఆరి తేరి మునిగి పోతున్నారు వారికావాల్సింది ఫోన్లల్లో లభిస్తుంది కాబట్టి ఇతరుల దగ్గరికి వెళ్ళడం గాని ఇతరుల గురించి విలువ తెలియడం గాని తెలుసుకోలేకపోతున్నారు